చెప్పండి డాక్టర్ గారు డాక్టర్ గారు నాకు మొన్నటి నుండి బాగా సర్ది దగ్గు మోషన్సు చాలా అవుతున్నాయి దాని గురించి అని మీరు ఏమన్న టాబ్లెట్ ఇస్తా చెప్తారేమో తెచ్చి వేసుకుందామని కాల్ చేసాను అండి అవి వేసుకున్నాను అండి పారాషూటు వేసుకున్నాను దానివల్ల అంత లేదు తగ్గి అది వేసుకున్నంతసేపు తగ్గినట్టు అనిపిస్తుంది మళ్ళీ మా ఒక సిక్స్ గంట ఒక ఆరు గంటలు కాగనే మళ్ళీ నార్మల్ అయిపోతుంది అందుకని వేరేది ఏదన్న మంచి టాబ్లెట్ మీరు పేరు చెప్తే మేము తెచ్చుకుంటాము లేకపోతే మీ దగ్గరకి రావాలా మీరు ఎన్ని గంటలకు ఉంటారు మీ అపాయింట్మెంటు చెప్తారా మీరు ఏ టైం నుండి ఏ టైం దాకా ఉంటారో చెప్తారా మీరు గోళీ లేకపోతే మాకు పేరు చెప్తాను అంటే మేము తెచ్చుకుంటాను అని కాల్ చేసాను అండి

సరే అండి సరే ఆ గోళీ పేరు చెప్తారా అండి ఎన్ని పూటలు వేసుకోవాలి ఆ గోళీలు దేనికి అది సర్ది దగ్గు తుమ్ము సర్ది దగ్గు తగ్గాలి మో లూస్ మోషన్స్ తగ్గాలి దాని గురించి అలాగ్ అలగ్ ఇస్తారు గోళీలు అని

ఏ టైం దాకా ఉంటారు అండి మీరు ఈవినింగ్ చాలా వీక్ అయిపోయిన కదండి ఏమన్న గ్లూకోజ్ గిట్లా ఎక్కిస్తారేమో అని దాని గురించి సిరంజి ఎక్కిస్తారా సరే అండి సరే అండి రేపు నేను అపాయింట్మెంట్ తీసుకుని వస్తాం అండి